మా శ్రీకాకుళం జిల్లాల్లో వాతావరణము అనేది ఎక్కువగా సాధారణంగా వేడిగా మరియు తేమతో కూడిన వాతావరణం కలిగి ఉంటుంది ఇక్కడ నివసించే ప్రజలు రోజువారీ జీవితాలు కాలాలు ఎలా ప్రభావితం చేస్తున్నాయంటే కాలాలు జూలై నుంచి సెప్టెంబర్ వరకు అది కనిష్ట వర్షపాతం అనేది ఎక్కువగా ఉంటుంది సో మేము జూలై నుంచి సెప్టెంబర్ వరకి కొంచెం ప్రజలు అనేది ఎక్కడికి పోవడానికి వీలుగా ఉండదు ఎక్కువగా వర్షపాతం పడడం వలన ఇంట్లో నుంచి బయటకు రావడానికి తుఫాన్లు పిడుగుల వల్ల ప్రజలు అనేది ఈ ఎక్కువగా రావడానికి ఇష్టపడరు అన్నట్టు బయటకి రావడానికి వాళ్ళు చాలా వెళ్ళి ప పని చేసుకోవడానికి కూడా లేకుండా ఉంటుంది సో మాకు జూలై నుంచి సెప్టెంబర్ వరకూ వర్షపాతం అనేది మాకు చాలా ప్రభావితం చేస్తుంది మా జీవితాలని ఎక్కువగా అయితే తీర్థయాత్రలకు వెళ్తూ ఉంటారు ఆ సమయాలల్లో అంటే వేరే తీర్ధయాలకు కానీ లేకుంటే ట్రిప్స్ కానీ వెళ్ళడం జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ వర్షపాతం ఎక్కువగా ఉండడం వల్ల ఈ వాతావరణం కాలాలు దైనిక జీవితం ఇవిన్న మార్పులు చాలాగా ఉంటాయి సో ఇది ఎక్కువగా వేడి అనేది ఉంటుంది ఒక ట్వంటీ డిగ్రీ సెల్స్ అనేది ఎప్పడికీ ఉంటుంది సో దానివల్ల ప్రజలు అనేది కొంచెం చాలా ఇబ్బందికి గురి అవుతుంటారు వేడి అనేది ఎక్కువగా ఉంటుంది వర్షపాతం కూడా ఎక్కువగా ఉంటుంది తేమతో కూడిన వాతావరణం అనేది ఉంటుంది దీనివలన కొంచెం ప్రభావితం అవుతున్నారు ప్రజలు